తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలో వివాహాలు ముఖ్యంగా కులాలకు సంబంధించి ఆయా కులాల వారు వివాహాలు చేసుకోవడం జరుగుతుంది కులాలకి సంబంధించిన వివాహాలను పెద్దల సమక్షంలో నిర్ణయించడం జరుగుతుంది పెళ్ళికి ముందు నిశ్చితార్థం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు నిశ్చితార్థం తర్వాత పదిహేను రోజుల నుండి నెల రోజుల లోపల వివాహాన్ని జరిపించడం జరుగుతుంది బంధుమిత్రుల సమక్షంలో ఒక పెళ్ళి మంటపాన్ని ఏర్పరచి శాస్త్రోక్తంగా పెళ్ళిళ్ళను జరిపిస్తు ఉంటారు తెలంగాణ ప్రాంతంలో తొమ్మిది నుండి పది పదకొండు పదకొండున్నర వరకు ముహూర్త సమయాలు ఉండగా ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ ముహూర్తం ఉదయాన మూడు నుండి నాలుగు నాలుగున్నర సమయాలలో ఎక్కువగా శుభలగ్నాన్ని నిర్వహించడం జరుగుతుంది తెలుగు ఆచార వ్యవహారాలను సాంప్రదాయాలను పాటిస్తు వస్త్రధారణ నుండి భోజనాల వరకు అన్నీ కూడా మన శాస్త్రాలలో తెలియజేసిన విధంగా ఏర్పరచి బంధుమిత్రుల సమక్షంలో వివాహ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది